గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రయత్నాలు ఏంటంటే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పాఠశాలలకు మరిన్ని నిధులను కేటాయించాలి ఈ నిధులు పాఠశాలలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవ్వడానికి మరియు విద్యాసామాగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందిస్తుంది ఇది కొన్ని అన్ని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి సహాయపడుతుంది ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలకు సాంకేతికతను అందించింది ఇది పాఠశాలలను మరింత ఆకర్షణయంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని కొంతమంది పిల్లలను స్కూల్కి పంపడం లేదని కొన్ని కారణాలు గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలో పట్టణాల కంటే తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి పాఠశాలలు తక్కువ నిధులు తక్కువ అనుభవం ఉన్న ఉపాధ్యాయులు మరియు తక్కువ సాంకేతికథ కలిగి ఉంటాయి గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలకు స్కూల్కు వెళ్ళడానికి భౌగోళిక మరియు ఆర్థిక అడ్డంకులు ఉండవచ్చు పాఠశాలలు దూరంగా ఉండవచ్చు మరియు పిల్లల స్కూలుకు వెళ్లడానికి ప్రయాణించడానికి ఖర్చు పెట్టవల్సివలసి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలను కొంతమంది తల్లిదండ్రులు వారి తమ పిల్లలను స్కూలుకు పంపడం లేదు ఎందుకంటే వారు వారి పిల్లలను పనిచేయమని ఆశిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను త్వరగా ఆర్థికంగా స్వీయ సమృద్ధిగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తారు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఇంకా అయితే చాలా పని చేయాల్సి ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను మరింత ఆకర్షణీయంగా మరియు సమర్థవంతంగా చేయడానికి మరింత నిధులు మరియు ప్రణాళికలు అవసరం